నేను ఎక్కువ చదివే బుక్స్ చిన్నపిల్లల లాంటివి అంటే ఎలా అంటే ఇప్పుడు హ్యారి పాటర్ సిరీస్ అని ఒకటి ఉంటుంది అలాంటి బుక్స్ అంటే కొంచెం ఇంట్రెస్టింగా ఉంటుంది మనం ఆడుకునే టైంలో ఉన్నట్టుంటుంది హ్యారి పాటర్ సిరీసు దానివల్ల ఏమిటంటే ఇప్పుడు కొంచెం నవ్వుకుంటా ఉండవచ్చు కొంచెం మా నాలెడ్జ్ కూడా వస్తుంది దానివల్ల ఆ సిరీస్లో నేను సినిమా చూడాలనుకున్నాను నాకు తెలియదు ఆ సిరీస్ కూడా ఉంది సినిమాలో అనేసి కానీ నేను అది కూడా చూశాను హ్యారి పాటర్ సిరీసు చాలా బాగుంది అంటే బుక్కులో చదివిన దానికన్నా కొంచెం షార్ట్కట్లో తీసి చాలా బాగా మనకి చూపిచ్చారు హ్యారి పాటర్ సిరీస్ చాలా బాగుంది కూడా అలానే బుక్లో కూడా చదువుతున్నప్పుడు చాలా ఎక్సజయిట్మెంట్తో అంటే అది చాలా నచ్చింది నాకు హ్యారి పాటర్ సిరీస్ ఇప్పుడు రామాయణం మహాభారతం ఇవి ఎలా చదువుతామో హ్యారి పాటర్ కూడా అలానే తీసుకుని చదివాను కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్టింగా అనిపించింది అలాగే రామాయణం మహాభారతం కూడా చదివేదాన్నిఅంటే మొత్తం చదివేదాన్ని కాదు కాని నార్మల్గా అప్పుడపుడు వెళ్తున్నప్పుడు దాని గురించి కథ గురించి తెలుసుకునే దాన్ని కాని అంతా ఎక్కువగా అయితే నేను అంత డెప్త్గా అయితే వెళ్లలేదు రామాయణ మహాభారతం ఇది హ్యారి పాటర్ సిరీస్ అయితే ఎక్కువగా చదివేదాన్ని నేను